నమస్తే సార్ నా పేరు సీ కే మహి అండి నేను నేను ఇల్లు కట్టుకుంటున్నాము టైల్సు కావాలి మీదగ్గర బాగుంటాయనే అనుకుంటున్నాను నేను స్టార్ట్ చేశాను ఇల్లు స్టార్ట్ చేశాను ఇల్లు టైల్స్ మాకు కావాలి మీదగ్గర బాగుంటాయేమో అని నేను ఫోన్ చేస్తున్నాను అవునా అదే అవును సరే సార్ మొదలు పెట్టేసాము ఏ రూముల్లో కూడా మాకు అన్నీ టైల్స్ కావాలి మంచివి

సరే సార్ సరే సరే సార్ ఉంటాను